తెలంగాణ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే ఎంపికలు తెలంగాణలోని విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి వీటిలో మార్పిడి కార్యక్రమాలు స్కాలర్షిప్లు వీసా అవసరాలు వంటి అంశాలు ముఖ్యమైనవి మార్పిడి కార్యక్రమాలు తెలంగాణలోని విద్యార్థులు విదేశ్ విదేశీ విశ్వవిద్యాలయాలతో ఉన్న మార్పిడి కార్యక్రమాల ద్వారా తాత్కాలికంగా లేదా పూర్తిగా విదేశాల్లో చదువుకోవచ్చు విద్యార్థి వేతనాలు విదేశాల్లో చదువుకునే చదవాలనుకునే విద్యార్థులు వివిధ స్కాలర్షిప్లు పొందవచ్చు భారత ప్రభుత్వ స్కాలర్షిప్లు అంతర్జాతీయ స్కాలర్షిప్లు మూడు వలస అవసరాలు విదేశాల్లో చదువుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం భాషా పరీక్షలు వీసా అవసరాలు అవసరమైన పత్రాలు తెలంగాణ విద్యార్థులు విదేశాల్లో చదవడానికి మార్పిడి కార్యక్రమాలు ప్రభుత్వ మరియు అంతర్జాతీయ స్కాలర్షిప్లు భాషా పరీక్షలు వీసా అవసరాలు వంటి ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి సరైన ప్రణాళికతో సరైన ప్రామానిక పరీక్షలతో అర్హత గల స్కాలర్షిప్లును పొందడం ద్వారా విదేశీ విద్యను సులభతరం చేసుకోవచ్చు